హలో మేడం రైల్వే బుకింగ్ ఆఫీసరా మాట్లాడేది మేడం నేను ఏపీ నుంచి యాంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను తెలంగాణకి రావడానికి టికెట్స్ బుకింగ్ గురించి కాల్ చేశాను అంటే టూర్ గురించి అని ఒక త్రీ ఫోర్ డేస్లో బ్యా వద్దాం అనుకుంటున్నాము రైల్వే టికెట్ బుకింగ్ నుండి కాల్ చేసిన ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు ఎన్ని డేస్కి వస్తుందని

అవునా మేడం

అలా ఏమి కాదు మేడం బస్సు ఫ్రీ అంటున్నారు కదా ఒక బస్లో వస్తే అవైలబుల్గా ఉంటుందా అని అవును మేడం అవునా మేడం ట్రైన్ అయితే అంత రష్ ఉండదా మేడం అవైలబుల్గా ఉంటుందా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాలంటే కొంచెం దూరం కదా మేడం

ఒక్కరికి ఎంతుంటుండోచ్చు మేడం టికెట్స్ అంటే ఎక్కువ ఉంటాయా తక్కువ రేట్స్ ఉంటాయా అని

అవును మేడం ఆ ఓకే మేడం మేము రేపు బయలుదేరుదాం అనుకుంటున్నాము ఈరోజు చేస్కోవచ్చా మేడం ఆ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం